అరకు లోయలు కాని లేదంటే ఋషికొండ బీచ్లు కాని ఆర్కె బీచ్లు గాని ఇలాంటివి ఊటీ గాని కొడైకెనాల్ కాని గోవా ఇలాంటివైతే ఈజీగా ఉంటాయి సులభంగా ఎటువంటి ఆరోగ్యానికి ఎటువంటి రిస్కు లేకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు పచ్చని చెట్లు ఫలాలు పండ్లు మొక్కలు పువ్వులు మొక్కలు గార్డియన్లు పార్కులు ఇలాంటివి ఎటువంటి రిస్క్ లేకుండా చాలా అందంగా కాని ఫోటోలు తీసుకోవడం గాని బ్యాక్గ్రౌండ్ కాని ఎగసిపడే కెరటాలు గానీ అలలు గాని లేద రకరకాల చుట్టూ చిన్న చిన్న పిల్ల గాని పెద్దలు కాని ఫారెన్ కంట్రీస్ కాని రకరకాల వ్యాసాలు వేయడం రకరకాల వస్తువులు అమ్మడం ఇలాగా మొత్తం కల్చర్లు చుట్టుపక్కల ఉన్న బ్యాక్గ్రౌండ్ మొత్తాలు ఆ చుట్టూ ఉన్న పరిసర ఆవరణాలు చక్కగా వాతావరణం చల్లగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే ఉదాహరణకి హిమాలయ పర్వతాలు ఎక్కిన లేకపోతే ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలన్న అక్కడ మంచు పర్వతాలు అలాగే లబ్దక్ ప్రాంతములు గాని జమ్మూ కాశ్మీర్ ఇలా అక్కడ ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయి పైకి వెళ్లే కొద్ది ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం వల్ల అక్కడ ఆక్సిజన్ కిట్లు అవి ధరించడం లేకపోతే మంచు నుంచి చలి కుండా చలి నుంచి గడ్డ కట్టకుండా కాళ్లకు అది కాళ్లుకు నుంచి మొత్తం ఆక్సిజన్ సిలిండర్లు డ్రెస్ ఉ ఉన్ని దుస్తులు ధరించడం లేదంటే మొత్తం ఆక్సిజన్ సిలిండర్లలు పై పైనుంచి శిఖరం నుంచి మంచు పర్వతాల నుంచి కింద వరకు జారీ పడకుండా మనకి కాలుకి పారాషూట్లు ఇలాంటి తగిలించుకోవడం కొన్ని రిస్క్గా ఉంటాయి అలాగే బీచులు గాని లేదంటే అరకు లోయలు కానీ ఇలాంటివన్నీ అటువంటి ప్రాణానికి ఏ అపాయం లేకుంటి మన చుట్టూ ఫోటోలకు గాని అన్నటికి గాని వంటి సరదాగా ఉంటాయి మెడికల్ ఫెసిలిటీస్ కానీ లేదంటే వాహనం ఫెసిలిటీస్ కానీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కాని ఫుడ్ ఫెసిలిటీస్ కాని ఏవైనా హెల్త్ ఫెసిలిటీస్ కానీ మరుగు మరుగుదొడ్లు ఫెసిలిటీస్ కాని ఏవైనా అక్కడ అనుకూలంగా ఉంటాయి అలాగే మంచు పర్వతాలపైకి ఎవరెస్ట్ శిఖరానికి వెళ్ళాలని లేదంటే వారిది చలం భద్ర భద్రాచలం ఇలాగ ఇలాగా నీలగిరి రకరకాల కొండలు ఇవన్నీ ఎక్కాలంటే అక్కడ ఫెసిలిటీస్ చాలా తక్కువగా ఉంటాయి మరియు మనకి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పైకి వెళితే కొంచెం టెంపరేచర్ ఇవన్నీ పెరిగిపోయి రకరకాల వాల్కనీస్ కాని అగ్నిపర్వతాలు కాని మౌంటైన్స్ కాని ఇలా వెళ్లే పోతు పోతు మనకి గాని సూర్యాస్తమయం లేకపోవడం సూర్యుడు వెలుగు లేకుండా సూర్య అస్తమం అవడం పగటి రాత్రి తేడాలు తెల్లడం ఇలాగ చాలానే ఉన్నాయి బద్రీనాథ్ కేదరీనాథ్ అమర్నాథ్ ఇలాంటి కేంద్రాలకు వెళ్ళడం మంచు పర్వతాలు కొండ చిలువలు ఇలాంటివి ప్రాణాపాయాలు ఉంటాయి కాబట్టి మనకు చి దగ్గరలో ఉన్న చిన్న చిన్న ప్రాంతాలు వాటర్ ఫాల్స్ కాని లేకపోతే చిన్న చిన్న లోయలు గాని బీచులు కాని ఇలాగ రకరకాలుగా మనం చూసుకుంటే మనకి ప్రాణాపాయం లేకుండా సురక్షితంగా ఉండదని నా అభిప్రాయం